ఇలా ఇక్కడ ప్రజలు చాలా రకాల పంటలు పండిస్తారు లేదా పశువులను సాగు చేస్తారు తెనుగోళ్ళయితే చాపలను కూడా సాగు చేస్తారు చెరువులలో ఒక చెరువుని కొనుక్కుని దానిని స్వాధీనం చేసుకుని అందులో చేప పిల్లలను వేసి కొన్ని పెద్ద చేపలను వేసి వాటికి రోజు తినడానికి ఆహారం వేస్తారు అలా అవి ఒక సంవత్సరంలో చాలా పెరుగుతాయి ఇంకా కొంతమంది మేకలను పెంచుకుంటారు అలా పెంచుకున్న మేకలని ప్రతి మంగళవారం అంగట్లో అమ్ముతారు లేదంటే వాటిని మందలు మందలుగా పెంచి కొంతమందికి అమ్ముతారు లేదా వాళ్ళే ఉంచుకుంటారు మేకలు అమ్మేవాళ్ళకి చాలా గిరాకీ వస్తుంది బోనాల సమయంలో ఇంకా ఎక్కువ గిరాకీ వస్తుంది వాళ్ళకి కొంత మంది బర్రెలను ఆవులను పెంచుకుంటారు అలా పెంచుకున్నాక వాళ్ళకి పాలు వస్తాయి ఆ పాలని ఎక్కడినైనా అమ్ముతారు లేదా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళే అమ్ముతారు అలా వారు లాభాన్ని తెచ్చుకుంటారు కోళ్ళని పెంచుకునేవారు అవి పెట్టే గుడ్లని వాడుకుంటారు లేదా అమ్ముకుంటారు లేదా ఆ కోళ్ళని అమ్మేస్తారు పౌల్ట్రీలలో కోళ్ళు చాలా పెరుగుతాయి

అలా కోళ్ళను కూడా పెంచుకుంటారు మేకలను పెంచుకుంటే అవి పెద్దయ్యాక వాటిని అమ్మేయ వచ్చని అలా కూడా పెంచుకుంటారు ఇక పంట విషయానికి వస్తే వరి పంట ఎక్కువగా పండిస్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా వరి పంట ఎక్కువగా పండిస్తారు కొంతమంది పత్తిని పండిస్తారు ఎందుకంటే పత్తి చాలా

ఇంకా కొంతమంది అరటి తోటలు మామిడి తోటలు లాంటివి పెంచుతారు ఇంకా పంటలో ఇంకా పసుపు పండిస్తారు కొంతమంది ఉల్లిగడ్డలు పండిస్తారు అలా పండిన పంటను మార్కెట్లలో అమ్మేస్తారు ఇంక వరి పంట అయితే చాలా వరకు పండిస్తారు అందులో కొంతమంది బియ్యంగా మార్చుకుని ఇంట్లో నిలువ చేసుకుంటారు లేదా కొంతమంది వడ్లగా ఉండగానే కాంటపెట్టి అమ్మేస్తారు అలా వాళ్ళకి లాభం చేకూరుతుంది దాదాపు తెలంగాణలో చాలా కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి అందులో చాలా వాళ్ళు వరి పంటను పండిస్తారు కొంతమంది పత్తిని పండిస్తూ ఉంటారు మరి కొంతమంది మొక్కజొన్నలు పండిస్తారు ఎక్కువగా వరి పంట పత్తి మొక్కజొన్న ఈ మూడు ఎక్కువగా ఉంటాయి అలా చాలా లాభాలను చేకూరుస్తాయి కానీ ఈ కాలంలో పంటలు అసలు పండడం లేదు రైతులు అప్పుల బాధలు పడుతున్నారు

తెలంగాణలో చాలా రకాల కులాలు ఉన్నాయి కులాలను బట్టి వాళ్ళు పండిస్తారు లేదా పశువులని పెంచుకుంటారు ఎలా అంటే తెనుగోళ్ళు చేపలను పెంచుకుంటారు గొల్లోళ్ళు మేకలను పెంచుకుంటారు ఇకపోతే కాపులు ఎక్కువగా వ్యవసాయం చేస్తారు అలా చాలా వరకు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు ఇక్కడ వ్యవసాయంలో పంటలలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ అవి నాకు ఎక్కువగా తెలియవు నాకు తెలిసినవి కొన్నే అందులోనే ఈ వరి పత్తి పసుపు మొక్కజొన్న ఇంకా కొన్ని ఉన్నాయి కూరగాయల పంటలలో ఎక్కువగా టమాటాలు ఉల్లిగడ్డ మిర్చి ఎక్కువగా పండిస్తారు ఎందుకంటే అవే లాభాలని చేకూరుస్తాయి కాబట్టి

ఈడ ఇక్కడ ప్రజలు చాలా రకాల పంటలు పశువులను సాగు చేస్తారు ఇంకా ఇక్కడ ప్రజలలో కొంతమంది వ్యవసాయంలో పశువుల ద్వారా వచ్చిన ఎరువులని వ్యవసాయానికి వాడుతారు దాని వల్ల వాళ్ళకి పంట బాగా వస్తుంది ఇలా తెలంగాణ ఎక్కువగా పంటలు పండించడంలో పశువులను సాగు చేయడంలో ఆధారపడి ఉన్నది